అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం అండి ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ తిరగడా తిరగడానికి బండి కావాలి అదే అదే అండి మేము నలుగురు వచ్చాం అండి రెండు బళ్ళు సరిపోతాయి మాకు

స్కూటీ స్కూటీ ఎంత పడుతుందండి

రెండు రెండు గేర్ బళ్ళు పట్టుకు వెళ్తామండి ఏమి ఉన్నాయండి బైక్సు

ఇప్పుడు మేము నా ఒక నాలుగు రోజులకి పట్టుకు వెళ్తాము ఏమన్న తగ్గుతుందంటారా

సరే అండి అలాగే

ఇప్పుడు మేము ఓకే ఓకే అండి

ప్రూఫ్స్ అవి కూడా ఇవ్వాలంటారా ప్రూఫ్స్ ఏమన్న ఇమ్మంటారా

అడ్వాన్స్ అడ్వాన్స్ ఎంత ఇవ్వాలండి నాలుగు వేలు అండి సరే అండి అలాగైతే సరే అండి